హలో స్విగ్గీ కస్టమర్ కేరా అండి యాక్ నేను అసలైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినా అండి కానీ నాకు వెజ్ బిర్యానీ వచ్చింది అసలు అలా ఎలా పంపుతారండి మీరు చూసుకోవాలి కదా పంపే ముందు నేను ఆర్డర్ చేసింది ఒకటయితే నాకు ఇంకోటి వచ్చింది మరి ఎట్లా ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను నాకు రిఫండ్ కావాలండి లేదంటే ఇంకో కొత్త ఆర్డర్ మళ్ళా చికెన్ బిర్యానీ నేను ఆర్డర్ పెట్టుకున్న దానికి మళ్ళా చికెన్ బిర్యానీయే కావాలి నాకు అసలు మీరు ఎట్లా తప్పు చేస్తారండి ఇట్లా మేము ఆకలవుతుంది మాకు కొంచెం అర్జెంట్ ఉందనే కదా మేము ఆర్డర్ చేసుకుంది వండుకోకుండా మీరు దాంట్లో కూడా తప్పు చేస్తే ఎట్లా చూసుకుని పంపీయాలి కదండీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మరి నాకైతే చికెన్ బిర్యానీయే కావాలండి మీరేం చేస్తారో మీ ఇష్టం ఇంక